ఇటీవల ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలు అయినటువంటి పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీ ఎమ్ గారు అనేక విధ కార్యక్రమాలు మంచిగా ఉన్నత విద్యలు చదివిం వినియోగించుకోవాలని చదివించాలని ఆయన విధేయునిగా పనిచేస్తున్నారు ఇటీవల మన చూసినట్లయితే గవర్నమెంటు కాలేజీల్లో కూడా జే డబల్ ఈ నీట్కి సంబంచినటువంటి కోర్సులు కూడా శిక్షణ ఇవ్వడానికి అనేక విధాలుగా ఆయన పనిచేస్తున్నారు అదేవిధంగా నాలెడ్జ్ హబ్ సెంటర్లు పెట్టి నిరుద్యోగ వేతనం యువతకి కొన్ని నైపుణ్యాలను అందించి వారి ఉద్యోగ స నటువంటి ఉద్యోగ స్థాయిలో ఎదగాలని ఆయన కృషి చేస్తున్నారు అట్లాగే ఏమీ లేని నిరు ఒక బలహీన వర్గాలు ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు దేశ విదేశాల్లో చదువుకోవడానికి ఉపయోగపడుతుంటి వంటి స్కాలర్షిప్లు పెంపొందించడంలో కానీ వాటి పరంగా కూడా ఆయన కృషి చేస్తున్నారు